పోయిన సంవత్సరం వినాయక చవితికి నేను చాలా పెద్ద వినాయకుని అయితే తయారు చేయడం జరిగింది నేను నాలుగడుగుల వినాయక విగ్రహాన్ని మాత్రం తయారు చేశాను దానికోసం నాకు చాలా సమయం అయితే పట్టింది నాకు ప్రేరణ ఎక్కడ నుంచి వచ్చింది అంటే ప్రతి గల్లీలో అందరూ పెద్ద వినాయకుడు పెట్టడంతో నాకు కూడా పెద్దగా వినాయకుడిని పెట్టాలనిపించింది దానికోసం నేను చాలా మట్టిని సేకరించి దానితోపాటు రెండు రోజులు కష్టపడి ఒక పెద్ద వినాయకుడిని మాత్రం తయారు చేయడం జరిగింది తయారు చేస్తుంటే నాకు ఎన్నో మన ఎన్నో కష్టాలు అయితే ఎదురయ్యాయి ఏంటంటే అంత పెద్ద వినాయకుడిని కోసం మట్టి సేకరించడం కష్టమైంది ప్లస్ అంత మట్టిని కలపడం చేయడం కూడా చాలా కష్టమైంది కానీ ఎట్టకేలకిని ఎట్టకేలకైతే నేను ఆరడుగుల విగ్రహాన్ని తయారు చేశాను దానికి వివిధ రంగులు వాడి అలంకరించడమైతే కూడా జరిగింది